అవునండి రమ్య గారినే అండి మీరెవరండి ఓకే సార్ చెప్పండి సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటే కొంచెం చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి అయితే వస్తున్నాను సార్ సో ట్రావెలింగ్ అవునండి చాలా దూరం నుంచి వస్తున్నాను మాది రాజమండ్రి అండి రాజమండ్రి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి లేట్ అవుతుంది ఇక్కడ కాంప్లెక్స్ దగ్గర దిగి మళ్ళీ అక్కడ బస్ ఎక్కి మళ్ళీ ఆఫీస్కి వచ్చేటప్పటికి మధ్యలో భానుగుడి దగ్గర నాకు ట్రాఫిక్ ఎక్కువ అవ్వడంతో లేదంటే ట్రైన్ రావడంతో గేట్స్ వేసేయడంతో మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది సార్ సో అందుకు లేట్ అవుతుంది సార్ రోజు రావడానికి బస్ టైము ట్రైన్ టైము ఒకేసారి అవ్వడమే అక్కడ బస్ దిగేసి ఇటు సైడుకి రావడం అన్నప్పుడు సేమ్ ట్రైన్ టైమ్ సార్ మాకు మార్నింగే అక్కడ మేము సిక్స్కే బయలుదేరుతాను సార్ ఇక్కడికి వచ్చినప్పటికీ ఎయిట్ అవ్వుద్దండి రెండు గంటల జర్నీ అండి అక్కడ రాజమండ్రి బస్ ఎక్కుతానండి అది ఇక్కడికి వచ్చి కాంప్లెక్స్లో మమ్మల్ని డ్రాప్ చేస్తుంది అక్కడ నుంచి నేను ఆఫీస్కి రావడానికి బయటికి వచ్చేటప్పటికి ట్రాఫిక్ ఎక్కవ ఉంటుంది సార్ అక్కడ నుంచి అచ్చుతాపురం సైడ్ వచ్చినప్పటికి ట్రైన్ అయితే ఆ టైమ్కే వెళ్తుంది ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్కి ఆ టైమ్కి వెళ్తుంది సో గేట్స్ వేసేస్తారండి సో నాకు అక్కడే నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే స్టక్ అయిపోతున్నాను సో అందుకని నేనొచ్చేటప్పటికి లేట్ అవుతుందండి

అవును సార్ అందుకే ఓకే సార్ నేను గట్టిగా రేపటి నుంచి ముందు బస్కి నేను అయితే ఎక్కువగా ఎక్కుతాను ఇంకా కొంచం అంటే ట్రావెలింగ్లో కూడా కొంచెం ఇబ్బంది ఉంటుందండి అంటే బస్ పడదు సో నాకు అక్కడ కూర్చుని కూర్చుని వాంటింగ్ సెన్సేషన్ అలా ఉంటుందండి సో అందుకని చెప్పి నేను నార్మల్ బస్ ఎక్కుతున్నాను అక్కడ నుంచి ఒక ట్వెంటీ సిక్స్ మెంబర్స్ వస్తారండి

అవునండి ఓకే సార్ ఓకే సార్ అవును సార్ అవునండి ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ ఖచ్చితంగా రాసి మీకు సబ్మిట్ చేస్తానండి